డ్రైవర్ ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఎక్కడో అడగండి సందర్భం మీరు ఒక ట్యాక్సీ లేదా ఆటో బుక్ చేసి ట్యాక్సీ డ్రైవర్ని మిమ్మల్ని ఉన్న చోటు నుండి తీసుకెళ్ళమని అడిగారు మీరు చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నారు అతను ఇంకా రాలేదు అందుకని ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఎక్కడో అతను ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఎక్కడో ఎప్పుడు వస్తాడో అడగడానికి డ్రైవర్కి కాల్ చేయండి డ్రైవర్కి కాల్ చేశా హలో డ్రైవర్ ఎక్కడున్నారండి నేను నేను మా ఇల్లు ఇక్కడ హనుమకొండ కుమార్ పల్లిలో ఉన్నానండి ఎప్పుడొస్తారండి బయలుదేరారా పక్క గల్లిలోనే ఉన్నారా త్వరగా వచ్చేయండి నాకు మీటింగ్ ఉంది రైట్ తీసుకోండి రైట్ తీసుకొని అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది అక్కడినుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి ఫిఫ్త్ ఫిఫ్త్ టర్న్ తీసుకోండి ఓకే అండి త్వరగా వచ్చేయండి ఓకే